నేను ఆర్డర్ చేసినటువంటి బెడ్షీట్స్ చాలా పెద్దవిగా అందులో ఆరు పిల్లో కవర్సు నాలుగు సోఫాక సోఫా సెట్ కవర్సు వచ్చినవి అందులో ఓపెన్ చేసి చూస్తే దాని కలరు బాగా లేదు అది బెడ్కి సరిపడేలాగా లేదు మళ్ళీ పిల్లో కవర్సు మాత్రం టు రెండే ఇచ్చారు సోఫా కవర్స్ అసలు మొత్తమే లేవు ఇలా నేను ఆర్డర్ చేసి చాలా మోసపోయాను అని ఫీల్ అయ్యాను ఈ ఆన్లైన్ షాపు వల్ల చాలా మంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రోడక్ట్ ఏమో ఒకలాగా చూపించి డెలివరీ మాత్రం వేరొక విధంగా చేయడం వలన చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము ఇలా మోసపూరితమైన వాటిని చూసి మనం నమ్మి ఆర్డర్ చేయడం వలన చాలా డబ్బులు వృధా అవుతుంది డబ్బులతో పాటు టైం కూడా వృధా అవుతుంది ఇలా చేయడం చాలా మంచిది కాదు ఎందుకంటే మనమేమో షాప్కు వెళ్లి కొనే టైం లేకనే ఆన్లైన్లో ఏదో టైంలో ఆ చూసుకొని ఆర్డర్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్లు మంచి క్వాలిటీ ఇవ్వాలి తప్ప అంతవారికి ఇష్టం ఉన్నట్టుగా ఏవో ఏవో ఇస్తే ఎలా ఉంటుంది కాబట్టి ఇలా ఆన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని మోసపోకండి అది ఎంత ఉంది దానికి రేటింగ్ ఎంత ఇచ్చారు అని చూసుకొని చాలా మంచివా చెడ్డవే అని చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి నేను చేసిన బెడ్షీట్ మాత్రం ఒకటి ఏమో చిన్నగా ఒకటి ఏమో పెద్దగా పిల్లో కవర్స్ అయితే ఒకటి రెండు అట్లా వచ్చి వారికి ఇష్టం వచ్చిన కలర్సు పిల్లో కవర్స్కి బెడ్స్కి బెడ్ కవర్స్కి అసలు సంబంధం లేకుండా ఇచ్చిమ్ సోఫా కవర్స్కి అయితే మొత్తమే లేవు అందులో నేమో సోఫా కవర్సు నాలుగని చూపించారు తీరా ఇక్కడ చూస్తేనేమో ఒకటి కూడా లేనే లేదు పిల్లో కవర్సు రెండు ఒకలాగా రెండు ఒకలాగా రెండు కలర్లు వచ్చినాయి బెడ్షీట్ ఒకటి ఏమో పెద్దదిగా ఒకటి ఏమో చిన్నదిగా పెద్దదిగా వచ్చింది కనీసం బెడ్ కూడా జరిపోకుండా ఉండే పరిస్థితి ఉంది ఇలాంటివి చూసి మోసపోయి ఆన్లైన్లో తీసుకోవడం వలన చాలా ఇబ్బంది పడ్డాము ఇలాంటి ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని డెలివరీ అయిన తర్వాత వేరో రకంగా ఉండడం వలన చాలా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి దయచేసి వీరికి చెప్తాం ఏ ప్రోడక్ట్ అయితే ఉంటే అదే మాకు డెలివరీ చేయండి కానీ ఇలాంటి మోసపూరితమైన ప్రోడక్టు డెలివరీ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే మేము ఏదో ఒక రోజు మాకు వీలున్నప్పుడు టైం చూసుకొని మేము కొనుగోలు చేస్తే ఇలాంటివి మీరు పంపించడం వలన మేము చాలా డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మంచి క్వాలిటీ పంపించి మమ్మల్ని సంతోషంగా ఉంచేలాగా చేయాలి కానీ ఇలా మీఇష్టం వచ్చినట్టు ప్రోడక్ట్సు పంపించడం సరికాదని చెప్పడం జరుగుతుంది